హాయ్ అండి నా పేరు దినేష్ రెడ్డి నేను మీకు మీ యొక్క యాప్ ద్వారా నుంచి ఒక రెస్టారెంట్లో ఆర్డర్ చేశాను అనమాట రెస్టారెంట్ పేరు వచ్చేసి మనకి లైసిస్ రెస్టారెంట్ అనమాట మనకి ఇందిరా నగర్లో ఉంది సో నేను నేను ఆర్డర్ చేసినప్పుడు నాకు ప్రిపేర్ అయ్యి డెలివరీ అయ్యే సమయం నాకు నలభై ఆరు నిమిషాలు చూపించింది కానీ ఇప్పుడు అది దానికంటే చాలా సమయం తీసుకుంటుంది అనమాట నేను దాని యొక్క రీజన్ ఏమనికను కనుక్కోవాలి అని నేను మీకు కాంటాక్ట్ అవుతున్నాను అది ఎందుకు నాకు ఇంత సమయం తీసుకుంటుంది నార్మల్గా మీ రెస్టారెంట్లో చాలా త్వరగా మినిమమ్ ఫార్టీ మినిట్స్ లోపలే మీకు నాకు ఇస్తూ ఇస్తారు ఆర్డర్ని నాకే కాదు మీ చుట్టుపక్కల డెలివరీ లొకేషన్స్కి కాకపోతే ఇప్పుడు నా ఆర్డర్ మాత్రం మీరు యాప్ నుంచి నలభై ఆరు నిముషాలు ఇచ్చారు సో నలభై ఆరు నిమిషాలు అయిన నాకు పర్వాలేదు కాకపోతే మీరు ఇప్పుడు చాలా నలభై ఆరు నిమిషాల కంటే ఇంకా ఎక్స్ట్రా టైం మీరు తీసుకుంటున్నారు సో దానివల్ల నాకు అది ఎందుకు తీసుకుంటున్నారు ఏమి ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి అని అడగడానికి కోసం నేను మీకు కాల్ చేస్తున్నాను అదేవిధంగా మీరు మాకు ఇలాగా డిలే చేస్తే మేము ఇన్స్టంట్గా పెట్టుకోవాలి అనుకునే టైంలో మాకి ఇలా ఎలా సౌకర్యం అవుతుంది మీరు దీని గురించి ఇంకా చాలా బాగా ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే మనము ఇన్స్టంట్గా తినాలనే మనము ఆర్డ ఆన్లైన్లో అనేది ఆర్డర్ చేసుకుంటాము ఇంట్లో వంట చేసుకోకుండా సో మీరు ఇలాగా ఇంత డిలే చేస్తే మాకు చాలా కష్టమవుతుంది మీరు ఇంకా ఎంత సమయం తీసుకుంటారు ఈ ఆర్డర్కి అనేది మాకు తెలియజేశారు అంటే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు మీరు మీ యొక్క డెలివరీని మీరు చాలా బాగా ఇంకా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది అండ్ మీకు ఎన్ని ఆర్డర్స్ వచ్చిన మీరు మీ చెఫ్స్ని ఇంకా చాలా పెంచుకోవాల్సి వస్తుంది మాకైతే చాలా డిలే అవుతుంది దయచేసి ఇంకా ఎంతసేపు అవుతుంది అని మాకు చెప్పారంటే ఇంకా ఎంత ఆలస్యం అవుతుంది చెప్పారంటే మేము దాన్ని బట్టి మీకు మీ ఆర్డర్ని నెక్స్ట్ టైం చేయాలా వద్దా అని మేము ఆలోచించుకుంటాం